మీరు ఒక వంటకాన్ని అదే పద్ధతిలో చేస్తారా లేక తినే వారి రుచిని బట్టి ఏవైనా మార్పులు చేస్తారా మీరు చేసిన కొన్ని మార్పుల గురించి వివరిస్తారా నేను ఒక వంటకాన్ని అదే పధిలో పద్ధతిలో చేసుకుంటాను ఒకవేళ అది నాకు ఆ పద్ధతి నాకు నచ్చకపోతే నా పద్ధతిలో నేను చేసుకుంటాను నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను నాకు తినేదాన్ని బట్టి నా వంటకం నేను తయారు చేసుకుంటాను ఒకవేళ అది మా ఇంట్లో వాళ్ళు లేదా వేరే వాళ్ళు తినాల్సి వస్తుంది అని అంటే వాళ్ళు వాళ్ళు ఎలా తింటారు కారంగా తింటారా లేదా కొద్ది కారంతో తింటారా అని వాళ్ళ రుచిని బట్టి నేను ఆ వంటకం చేస్తాను వాళ్ళకి ఏ పద్ధతిలో చేస్తే నచ్చుతుందో ఆ పద్ధతి ఫస్ట్ నేను మొదటిగా కనుక్కుంటాను కనుక్కున్న తర్వాత నేను ఆ పద్ధతిలో చేయగలనా లేదా చూసుకుంటాను ఒకవేళ చేయగలిగితే నేను అదే పద్ధతిలో చేసి వాళ్ళకి ఆ వంటకాన్ని తినపెడతాను వంట వండడం అనేది ఒక నైపుణ్యం కళ ఆ వంట వండడానికి వంట వండటం అమ్మల పని కానీ నేను మరియు మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది అప్పుడప్పుడు నేను కూడా వండుతాను నేను చాలా బాగా చేసే వంటకం ఏది అంటే ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై నాకు చాలా ఇష్టం ఒకవేళ అది నా కోసం చేసుకుంటే నేను దాన్ని చాలా చాలా అంటే చాలా డీప్ ఫ్రై చేస్తాను ఒకవేళ అది మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే కొద్దిగానే ఫ్రై చేసి అందరికీ నచ్చే పద్ధతిలో చేస్తాను నా వరకు చేసుకుంటే దానిలో ఎక్కువ కారం వేసుకుంటాను ఎక్కువ కారం తీసుకుంటాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను అందులో అన్ని రకాల పౌడర్లు వేసుకుంటాను వేసుకొని నాకు నాకు ఏ పద్ధతి ఇష్టమో ఆ పద్ధతిలో చేసుకుంటాను ఒకవేళ అది వేరే వాళ్ళకి అయితే ఆలుగడ్డ ఫ్రైలో కారం అనేది తక్కువ చేస్తాను ఎందుకంటే కొంతమంది కారము ఎక్కువ తినరు ఇంకొంతమంది కారము ఎక్కువ తింటారు కాబట్టి నేను మొదటిగా వంట చేయాలనుకుంటే వాళ్ళు ఏం ఎలా తింటారు అంటే కారంగా తింటారా లేదా తక్కువ కారంతో తింటారా రుచిగా తింటారు అందరూ కానీ ఆ కారం విషయం తెలుసుకున్న తర్వాతనే నేను వంట వండటం స్టార్ట్ చేస్తాను నేను చేసినా ఒక మార్పు ఏంటి అంటే మా ఇంట్లో ఒకసారి నేను బెండకాయ ఫ్రై కూర చేశాను అందులో ఉప్పు అనేది ఎక్కువ అయిపోయింది ఆ ఉప్పు ఉప్పు కాదు కారం ఎక్కువైంది ఆ కారం వల్ల మా ఇంట్లో వాళ్ళు దాన్ని తినలేకపోయారు అలాగే నేను కూడా తినలేకపోయాను దాన్ని నేనేం చేశానంటే ఆ బెండకాయ ఫ్రైని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఉప్పు వేసి దాన్ని కొద్దిసేపు వేడి వేడి చేశాను వేడి చేసిన తర్వాత దాన్ని కారం అనేది అదుపులోకి వచ్చింది అప్పుడు అది అది ఆ కూరని మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు దీనివల్ల నేను ఒక ఒక ఒక విషయం నేర్చుకున్న ఏంటంటే కారము చూసి వేసుకోవాలి ఇంకా నేనింకా ఏంమార్పులు చేశానంటే నేను మా ఇంట్లో వాళ్ళు చట్నీ చట్నీ తింటారు పల్లీల చట్నీ అది నేను చేసుకుంటే నేను చాలా గట్టిగా చేసుకుంటాను పల్లీల చట్నీ గట్టిగా ఉంటే నాకు ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి పల్లి చట్నీ కొద్దిగా నీళ్ళు నీళ్ళు ఉండాలి అందుకని మంచి రుచి ఉండాలి సో నేను మా ఇంట్లో వాళ్ళకి చేస్తే వంట పల్లీల చట్నీ వంట నేను ఆ పల్లీల చట్నీని కొద్దిగా నీళ్ళు నీళ్ళు చేస్తాను ఆ పల్లీ చట్నీతో పాటు మా ఇంట్లో వాళ్ళు ఏమి ఇష్టంగా తింటారు అంటే ఉప్మా ఉప్మా ఉప్మా ఇంకా పల్లీ చట్నీ వాళ్ళకి చాలా ఇష్టం ఈ రెండు కలుపుకొని తింటే బాగుంటుంది ఈ వంటకాన్ని మా ఏ పద్ధతిలో చేస్తానంటే ఆ ఉప్మా కూర అందరూ గట్టిగా చేసుకుంటారు కానీ గట్టిగా చేసుకోకుండా వాటర్ పోసి దాన్ని చాలా మరగపెట్టి మరగ మరగపెడితే వాటరీ వాటరీ వస్తుంది ఆ వాటరీ వాటరీలో పల్లీ చట్నీ చేసుకొని తింటే బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి నచ్చే పద్ధతిలో నేను ఇలా వంటకాలను చేస్తూ ఉంటాను ఒకవేళ ఏమైనా నేను చేసిన వంటకంలో కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా నేనే మళ్ళీ దాన్ని ఒక కారం ఎక్కువైతే వాటర్ పోసి ఉప్పు పోసి మరగ పెడతాను లేదంటే ఉప్పు ఎక్కువైతే వాటర్ పోసి దాన్ని వేడి చేస్తాను ఇలా మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా నేను వివిధ వంటకాలని తయారు చేస్తాను